ఆడీ బీ ఎం డబల్యూ బెంట్లీ బుగాాటి ఫెరారి జాగువర్ ల్యాంబోర్ఘిని మెర్సిడిస్ బెంజ్ పోర్షే రోల్స్రాయిస్ ఫోర్డ్ స్కోడా హ్యూండై కియా నిశాన్ టొయోటా వోక్స్వ్యాగన్ టాటా